థిస్ కాల్ ఈస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో

సార్ ఆపిల్ సెంటరా ఆపిల్ సెంటరేనా వన్ప్లస్ సార్ కొత్తది ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను కొత్తది ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఫ్రెండ్ రిఫర్ చేశాడు వన్ప్లస్ నోట్ సీ టూ అని ఓకే అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అండి ఓకే అంటే ఫీచర్స్ ఏమన్న మంచి ఫీచర్స్ ఏమన్న ఆడ్ అయి ఉన్నాయా దీనికి ఓకే అంటే ఇప్పుడు మీ మీ స్టోర్లో అవైలబుల్ లేదా ఇది అంటే ఎన్ని డేస్లో రావచ్చు బుక్ చేస్తే అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ మా హోమ్కి డెలివరీ లేదా అంటే తీసుకోవడానికి ఓకే ఓకే అది

అంటే అన్నింటికి సేమ్ ప్రెస్సా అండి అంటే లాస్ట్ టైము నేను ఒక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేశాను రియల్మీదే అంటే ఇప్పుడు అలాంటి ఫిన్ అలాంటి ఫోన్ ఏమన్న ఉందా మళ్ళీ ఆండ్రాయిడ్ కానీ అచ్చ సో వన్ప్లస్ బెటర్ అంటారు తీసుకో తీసుకోవచ్చు అంటారు ఓకే అండి నేను అది బ్లాక్ తీసుకోవాలి అనుకుంటున్నాను నాకు బ్లాక్ ఫేవరెట్ కొంచెం మీరు

ఓకే మరి ఎప్పుడు రమ్మంటారు స్టోర్కి నన్ను ఓకే అండి థ్యాంక్స్ వస్తాను